హలో మ్యామ్ అవునండి లేదండి ఆ రోజు చానా ఉన్నాయి అందుకే మీది లొకేషన్ దూరం కాబట్టి అంటే డెలివరీ బాయ్స్ తక్కువ ఉన్నారు అందుకే

లేదు మేడమ్ మీది లొకేషన్ డిస్టెన్స్ చాలా ఉందని లొకేషన్ డిస్ ఇట్స్ ఓకే వస్తారులెండి ఇంకో వన్ అవర్లో వచ్చేస్తారులెండి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారులెండి వస్తారులెండి డెలివరీ బాయ్స్ తక్కువ ఉన్నారు అందుకే అందులో మీది లొకేషన్ కూడా చాలా డిస్టెన్స్ ఎక్కువ కదా అందుకు వస్తారులెండి మ్యామ్ వస్తారులే వస్తారులెండి వేరే డెలివరీకి వెళ్ళారు ఓకే ఓకే ఓకే మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ ఫాస్ట్గానే చేస్తాం మేం ఏమంటే డెలివరీస్ చాలా ఎక్కువున్నాయి అందుకని ఓకే మ్యామ్

ఉంటానండి